అవును నేను వైఫై కూడా వాడుతాను అలాగే నా మొబైల్లో ఉండే డేటాను కూడా వాడుతాను ఎందుకంటే నేను మా ఇంటిలో వైఫై అంటే కోస్టల్ బ్రాడ్ బ్యాంక్ అనే కంపనీ సంస్థ ద్వారా మా ఇంటిలో నేను వైఫై అనేది పెట్టించాను దానివల్ల నెట్ అనేది కొంచెం స్పీడ్గా రావడం అనేది జరుగుతుంది ల్యాప్టాప్లు కంప్యూటర్లు అనేవి వాడటం ద్వారా మనం వైఫైని యూస్ చేసుకొని వాడాల్సి వస్తుంది అలాగే మొబైల్లో ఉండే డేటా విషయమైతే ఒక రోజుకు ఒకటి పాయింట్ ఐదు జీబీ డేటాను మనకు అందుబాటులో తెచ్చారు కొంతమంది రెండు జీబీ వేసుకుంటారు అలాగే కొంతమంది ఒక రోజుకు మూడు జీబీ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు నేను మాత్రం ఒక రోజులో ఒకటి పాయింట్ ఐదు డేటాను మాత్రం వాడుతాను ఎందుకంటే నేను యూట్యూబ్ చూడ్డడము లేకపోతే గూగుల్ మ్యాప్స్లో దారిని వెతకడానికి కానీ ఇలాంటివి చేయడానికి నేను మొబైల్ డేటా అనేది బయట ఉన్నప్పుడు వాడుతాను అలాగే వాట్సప్లో ఎవరికైనా మెసేజ్ పెట్టడానికి లేకపోతే గూగుల్లో ఏదైనా నాకు తెలియని సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇటువంటివి అన్నీ చేయడానికి ఫోన్లో మొబైల్ డేటా అనేది ఉండడం తప్పని సరిగా ఉండాలి అలాగే మనము ఇతర దేశాలకు ఎప్పుడైనా ఫోన్ చేయాలి అనిపిస్తే గనుక మనం డబ్బులు వేసుకో అక్కర లేకుండా ఈ మొబైల్ డేటా అనే దానితో వారితో వీడియో కాల్ మాట్లాడవచ్చు లేకపోతే ఫోన్ కాల్ అనేవి మాట్లాడడం అనేది ఈ మధ్య కాలంలో చాలా సులభమైపోయింది దీ వీటి కోసం నేను నా మొబైల్ డేటాను వాడుతాను అలాగే ఈ నేను వేసుకున్న సిమ్ పేరు ఏమిటంటే జియో ఇది చాలా మట్టుకు ఎప్పుడు సమస్యలనేవి ఎదురవ్వవు కానీ ఒక దూర ప్రాంతాలు అంటే ఒక విలేజిలకి అలాగే లేదంటే ఏదైనా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడూ మాత్రమూ అక్కడ సిగ్నల్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల నెట్ అనేది రాకపోవడం అలాగే ఫోన్ కాల్ అనేవి సరిగా వినిపించకపోవడం అనేది జరుగుతుంది ఇంకా వైఫై విషయానికి వస్తే వైఫై అనేది ఎక్కువగానే వస్తుంది కాకపోతే ఎప్పుడైనా ఒక రోజు ఎక్కడైనా మా లైన్లో వేరే ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నట్లయితే మా ఇంటికి నెట్ రావడం అనేది తగ్గుతుంది అలాగే దీని సమస్య తీర్చడానికి కనీసం ఒక రోజైనా పడుతుంది అలాంటి సమయంలో మేము కొంచెం ఇబ్బంది అనేది పడ్డాము నేను వైఫై అలాగే మొబైల్ డేటా రెండూ కూడా వినియోగిస్తాను